పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమైన కొన్ని స్థానిక సమాచార మార్గాలు మరియు సమాచార మూలాలు ఇక్కడ ఉన్నాయి స్థానిక వార్తా పత్రికలు పశ్చిమగోదావరి జిల్లాలో అనేక స్థానిక వార్తా పత్రికలు ఉన్నాయి వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా టైమ్స్ పశ్చిమ గోదావరి జిల్లా రికార్డ్స్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా హెల్త్ ఉన్నాయి ఈ వార్తాపత్రికలు స్థానిక వార్తలు కథనాలు మరియు కవిత్వాలు అందిస్తాయి స్థానిక టెలివిజన్ స్టేషన్లు పశ్చిమగోదావరి జిల్లాలో అనేక స్థానిక టెలివిజన్ స్టేషన్లు ఉన్నాయి వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా న్యూస్ పన్నెండు పశ్చిమ గోదావరి జిల్లా న్యూస్ పదమూడు పశ్చిమ గోదావరి జిల్లా న్యూస్ పద్నాలుగు ఉన్నాయి ఈ టెలివిజన్ స్టేషన్లో స్థానిక వార్తలు వాతావరణం మరియు ట్రాపిక్ చిత్రాలు అందిస్తాయి